తొంభై ఆరు మూడు వందల అరవై తొమ్మిది వెయ్యి యాభై నాలుగు ముప్పై వేల ఐదు వందల యాభై తొమ్మిది లక్ష ఐద్ యాభై వేల తొంభై తొమ్మిది తొమ్మిది లక్షల డెబ్భై వేల యాభై తొమ్మిది